కెన్ యూ స్పీక్ ఫైవ్ పర్సన్ నేమ్స్ ఫ్రమ్ యువర్ నైబర్హుడ్ అంటే మరేమోనండీ నాకు తెలిసి స్వాతి అండి స్వాతినూ మరేమో రజిత లత మానస జ్యోతి లక్ష్మణు రవి సంతోషు